హలో నమస్తే అండి ఇది సన్నీ ట్రావెలింగ్ ఏజెంటేనా అండి సార్ ఏం లేదు సార్ నేను మా ఫ్యామిలీ అందరం కలిపి మేం ట్రిప్కి ప్లాన్ వేసాం సార్ ట్రిప్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం సార్ అవును సార్ అంటే మేమే డిసైడ్ అయ్యాం సార్ మేము ముంబై వెళ్దాం అని అనుకుంటున్నాం సార్ సార్ మేం టోటల్గా టెన్ మెంబెర్స్ అనుకుంటున్నాం సార్ సార్ ట్వంటీ ఫిఫ్త్న సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ లేదు సార్ మేము టూ వీక్స్ స్టే చేద్దాం అని అనుకుంటున్నాం సార్ అక్కడ మాకు ఫుడ్ అకామిడేషన్ గట్ట అన్ని మీరే చూసుకోవాలి సార్ ఓకే సార్ ఓకే సార్ ఓ సార్ మీరు అదే అంటున్నాను కదా సార్ అన్ని మీరే చూసుకోవాలి సార్ మాకు అన్ని ఏసీస్ నాన్ ఏసీస్ ఏమి లేవు అన్ని ఏసీ సార్ కార్కి కూడా ఏసీ ఉండాలి సార్ మాకు ఓకే సార్ ఓకే సార్ మాకు ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి అమౌంట్ గట్ట అన్ని డీటెయిల్స్ పెట్టండి సార్ అలాగే మళ్ళీ కార్ కార్ డ్రైవర్ది ఫోటో ఒకటి కార్ ఫోటో ఒకటి ఏంటి ఇద్దరు డ్రైవర్స్ను పంపిస్తారు అంటున్నారు కదా కాబట్టి మీరు ఇద్దరు డ్రైవర్స్ది ఫొటోస్ కూడా వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్ని నాకు మొత్తం షేర్ చేయండి సార్ మొత్తం డీటెయిల్స్ అన్ని ఓకే సార్ షెడ్యూల్ కూడా చేసి నాకు మళ్ళీ పెట్టేయండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్